మా వంటింట్లో ఉండే వివిధ రకాల పాత్రలు వర్ణించగలరా అంటే అబ్బో మా ఇంట్లో అయితే చాలా రకాల పాత్రలు అయితే ఉంటాయి అండి చాలా గిన్నెలు గరిటలు తెప్పలాలు బేసిన్లు వంట వండు కూరలు వండుకోవడానికి పాయసం పాలు కాసుకోవడం ఇలాగా ప్రతి దానికి ఏంటి అంటే రకరకాల గిన్నెలు అనేవి మా వంట గదిలో అయితే ఉన్నాయి అండి ఇప్పుడు దేన్నీ దేంతో వాడుతారు అంటే అండి ఒక బేషిన్ తీసుకున్నారు అనుకోండి ఆ బేషిన్ ఏంటి అంటే నీళ్ళు కాచుకోవడానికి లేకపోతే అంటే పెద్ద సైజులో ఏం వండడానికైనా బేషిన్ అనేది మేము వాడుతూ ఉంటాము అండి అలాగే కూర దాకల్లో కూడా రెండు మూడు రకాల ఉన్నాయి అండి పెద్దదాకుంది చిన్న దాక ఉంది రెండింటిలకి మధ్యలో ఉన్న మధ్యరకం దాక కూడా ఉంది అదేంటి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారో దాని ప్రకారంగా అయితే మేము వంట వండుకోవడానికి అయితే వీటీని అయితే మేము వినియోగపరచడం జరుగుతుంది అండి అలాగే పప్పు కాసుకోవడానికి గిన్నె కూడా ఉంది అండి పప్పుచారు తాళింపు పెట్టుకోని పప్పు కుక్కర్లో వండిన తర్వాత మళ్ళీ దాన్ని అంతటిని కూడా ఇంకొక గిన్నెలోకి తీసుకోని దాంట్లో పప్పు చారు కాసుకోవడానికి దాకా లేకపోతే గిన్నె కూడా ఉంది అండి మా దగ్గర నెక్స్ట్ పాయసం లేకపోతే పాలు ఇవన్నీ కాసుకోవడానికి అంటే చిన్న గిన్నెలు మా దగ్గర ఉన్నాయి అండి అంటే మీడియం సైజ్ గిన్నెలు అవన్నీ కూడా అదే కాకుండా ఏంటి అంటే టీ కాసుకోవడానికి చిన్న గిన్ను అలాగే తాలింపులు పెట్టుకోవడానికి లేకపోతే ఏమైనా వడియాలు వేపుకోవడానికి తక్కువ క్వాంటిటీలో వడియాలు వేపుకోవడానికి అన్నిటికీ సంబంధించిన గిన్నెలు కూడా మా దగ్గర ఉన్నాయి అండి అదే కాకుండా భోజనం చేసే గిన్నెలు గ్లాసులు గరిటలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి అండి అది కూడా అదే కాకుండా మా వాచీ దానికి ఆ గిన్నె అలాగే తెప్పలాలు అలాగే ఇలాగా ఏమైనా స్వీట్ వండుకోవడానికి గిన్నెలు అలాగే ఏంటి అంటే మజ్జిగ చిలుక్కోవడానికి గిన్నెలు ఇలాగా చాలా రకాలు అయితే మా వంటింట్లో ఉన్నాయి అండి అన్నీ చెప్పాలి అంటే కొంచెం కష్టం కానీ నాకు తెలిసిన మట్టుకు అయితే నేను ఏ వి దీంట్లో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏ అవసరం బట్టి మేము వీటీని అన్నీటిని కూడా ఉపయోగిస్తూ ఉంటాము అండి